ఇప్పుడు ప్రస్తుతం మన ప్రాంతంలో చాలా రక వృ వృత్తి విద్య శిక్షణ కేంద్రాలు ఉన్నాయి ప్రస్తుతం ఏఐసీటీ స్టార్ట్ అప్ విధానము అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో నడుస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా విద్య నేర్చుకోని అది చాలా మందికి పంచిపెట్టి అందులో ఉన్న మెళుకువలు బాగా తెలిస్తే అది ఇప్పుడు వ్యవసాయం అగ్రికల్చర్ తీసుకోండి మనం వ్యవసాయంకి సంబంధించిన అగ్రికల్చర్ చదువు చదివితే మనం వ్యవసాయంని న్యాచురల్గా పండించవచ్చు సేంద్రియ సేంద్రియ పద్ధతి ద్వారా పండించవచ్చు అంతే కాకుండా మనకు ఎదన్నా ఇప్పుడు ఏదన్నా క్రియేటివిటీ ఉంటే తయారీ రంగంలో కూడా కొత్తగా క్రియేటివిటీ చేసి కొత్తగా నైపుణ్యాలను కూడా సృష్టించవచ్చు అన్నీ రకాల ఫీల్డ్లో కూడా మనకు విద్య అనేది బాగా ఉపయోగపడుతుంది అంతే కాకుండా అందులో నైపుణ్యము తెలిస్తే మనమేదన్నా ఒక అంచనా వేయగలుగుతాము ఒక అంచనా అనేది మనకు తెలుస్తుంది ఎగ్జాక్ట్లీగా అది ఆ వాల్యూ తెలియకపోయినా ఏదో అటూ ఇటుగా అయినా మనమైతే అంచనా వెయ్యగలుగుతాం ముఖ్యంగా వృత్తి విద్యలో అయితే అల్లికలు ఇంకేదన్నా స్టార్టప్లు కొత్త కొత్తగా తయారు చేసుకోవచ్చు